పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పద్ధతులు క్రింది విధంగా ఉన్నాయి మొదటిగా పంటలు వరి పొగాకు ఉల్లి మిరప కూరగాయలు పండ్లు ధాన్యాలు చిరుధాన్యాలు నూనె గింజలు పశుసంపద ఏమున్నాయి అంటే పాలు మాంసం పుట్టు పశువుల ఎరువు ఉన్నాయి అలాగే నీటిపారుదలకు సంబంధించి ఏమున్నాయి అంటే గోదావరి నది కొల్లేరు సరస్సు కృష్ణానది కొల్ కొవ్వలి నది రాయప్పనది తుమ్మలపల్లి నాది చిన్న నడుములు మరియు వాగులు సాంకేతికత ఏమున్నాయి అంటే డాక్టర్లు వన్ పంట కోత యంత్రాలు విత్తనాలు ఆ కొరకు పురుగుమందులు నీటి పారుదల వ్యవ వ్యవస్థలు ఇతర సాంకేతిక సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయం అనేది ప్రధాన ఆర్థిక కార్యపల కలాపంగా ప్రజల్లో దాదాపు డెబ్బై శాతం వరకు ఆధారపడి జీవిస్తున్నారు